విద్యార్థులు పొందే స్కాలర్షిప్పులు చాలానే ఉన్నాయి విద్యార్థినుల కోసం ఏమైనా పథకాలు ఉన్నాయి అంటే ఉన్నాయి ఎస్సి ఎస్టీ కోసం ప్రేరణ స్కీమ్ సమృద్ధి స్కీమ్ చాలానే ఉన్నాయి